నమస్కారం మేడం మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు అని తెలిసింది మేడం నా అయితే నాకు కొన్ని రోజులు సెలవులు దొరికాయి అండి ఆ సెలవులు నేను ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాలని చూడాలని అనుకుంటున్నాను మీరు కొన్ని ప్రదేశాలని ఏమైనా చెప్పగలరా ఆంధ్ర ప్రదేశ్లోని అవును మేడం ఎలా అంటే మనకి ప్రయాణం అనేది చాలా సులువుగా ఉండేలాగా వాతావరణం అనారోగ్యం అవన్నీ బాగుండేలా ఉండే ప్రదేశాలు చూ చెప్పండి మేడం

అవన్నీ దగ్గర దగ్గర ఉంటాయా మేడం

మరి మనం వెళ్ళి చూసే ప్రదేశాలు అన్నిట్లకి ఎక్కువ ఖర్చుతో ఉండి టికెట్స్ అలాంటివి ఏమైనా అన్ని సౌకర్యాలు ఉంటాయా మనం వ వద్దాము వద్దాము అనుకుని అనుకుంటే కనుక ముందుగానే మీకు చెప్తే మీరు అన్ని మీరే మాకు సులభం అయ్యేలా చూస్తారు అనమాట కుటుంబం కుటుంబంతో రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఎలా ఉండాలి అక్కడ అవన్నీ చెప్పండి ముందుగానే

అవునండి ఆహార విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లోనే చాలా బాగుంటాయి అని తెలిసింది బాగుంటాయా మేడం మనం తినగలిగేలా ఉంటాయా అయితే ఈ అది తిరుపతి అయితే మన దేవుడి దర్శనానికి దాని తర్వాత విశాఖపట్నం అన్నది ఆ సముద్రం అవన్నీ చూడటానికి చాలా అందంగా ఉంటాయని చెప్తున్నారు మీరు ఇవి ఇవి అయితే మొత్తం కుటుంబ సభ్యులతో మా కలిసి చూసే ప్రదేశాలు అనమాట మీరు చెప్పినవి సరే మేడం సరే మేడం మా కుటుంబం అంతా అలోచించి ఏ రోజు అయితే బాగుంటుందో ముందుగానే మీకు చెప్తామండి ఓకే నండి సరే అండి